హలో రెస్టారెంటు ఓనర్ గారేనండి ఇక్కడ మాకు టీ కావాలండి ఛాయ్ అది ఎక్కువసేపు వేడిగా ఉండాలి దాన్ని మేము ఎక్కువసేపు నిలవ ఉంచుకోవాలి అనుకున్నాం దానికి ఇంకా ఎలాంటి వేడి ఉండటానికి మీరు చేయగలరు అది మేము ఇక్కడ ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది దాని గురించి అడుగుతున్నాం అండి ఇంకా దాని టీ కాడ చాయ్ కాడ ఇంకా బాగా రుచిగా ఉండాలని కోరుచున్నాము ఇంక దీని గురించి మేము ఎక్కువగా మిమ్మల్ని అడుగుచున్నాం